హలో చెప్పండి నమస్తే మ్యాడం చెప్పండి మా అబ్బాయికి టూ డేస్ నుంచి ఫీవర్ గా ఉందండి వైరల్ ఫీవర్ వచ్చింది అందువల్లా రా రాలేకపోతున్న మర్చిపోయామండి పెడతాను సరే ఓకే అండి ఫీవ టాబ్లెట్స్ అవి వాడుతున్నాము కొన్ని రోజులకు క్లియర్ అయిపోతుంది పంపించి వేస్తా సరే మ్యాడం ఓకే మ్యాడం అలాగే పంపిస్తాం చెప్పాను కదండీ హెల్త్ బాగా బాలేదండి వైరల్ ఫీవర్ వచ్చింది మొన్న ఈ మధ్య ఎప్పటికప్పుడు హెల్త్ బాగుందండి కొంచెం ఇమ్యూన్ పవర్ తక్కువ వల్ల బాడీ కి ఎప్పుడుకి హీట్ కి తట్టుకోలేక ఎప్పటికప్పుడు హెల్త్ బాగోదండి ఫీవర్ కోల్డ్ ఇలాంటివి చేస్తుంటాయి వాడు తినడండి తింటే బాగుండూ సరే మ్యాడం చెప్తా మ్యామ్ చెప్తాం సరే మ్యాడం అలాగే మ్యాడం అలాగే మ్యాడం ఓకే మ్యాడం సరే మ్యాడం